మా ప్రాంతంలో జరుపుకునే సాంస్కృతిక ఉత్సవాలు అలాగే కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి అవి ఏమిటంటే మనము మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకునేది అందరు జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ అది ఎందుకంటే సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ సంక్రాంతి సంక్రాంతి అనేది మూడు రోజులు అలాగే నాలుగు రోజులు జరుపుకునేది మొదటి రోజు భోగి పండుగ రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు మకర సంక్రాంతి అలాగే నాల్గవ రోజు కనుమ ఈ నాలుగు రోజులు ఎంతో వారు వారింటికి చుట్టాలని పిలుస్తారు అలాగే కొత్త అల్లుళ్ళు ఎవరైనా ఉంటే కొత్త అల్లుళ్ళుని పిలుస్తారు చుట్టాలతో వారి ఇల్లు అంతా కూడా కలకలాడుతూ ఉంటుంది భోగి రోజు ముందుగా చేసేది ఏమిటంటే ఇంట్లో ఉండే పాత సామానులు లేదా ఏదైన విరిగిపోయిన మంచాలు కట్టెలు అలాంటివి ఉంటే వాటితో భోగి మంట అనేది వేస్తారు వేసి దాంట్లో వేడి నీళ్ళు కాచుకొని ఆ వేడి నీటితో తలస్నానం అనేది చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ రోజు అందరూ ముస్తాబులు గింత అయి అంటే కొత్త బట్టలు వేసుకుంటారు వేసుకుని ఆ రోజునే పిండి వంటలు వండడం మొదలు పెడతారు పిండి వంటల్లో కూడా చాలా రకాలు అనేవి వండుతారు అరిసెలు జంతికలు కజ్జికాయలు ఇలా చాలా రకాలు వండుతారు తర్వాత రోజు సంక్రాంతి ఆ రోజు ఇంట్లో ఏదో ఒక పూజ చేయటం కాని లేదా గుళ్ళకు వెళ్ళటం కాని జరుగుతుంది ఆ సంక్రాంతి రోజే మనకు గంగిరి ఎద్దు వేషం వేసుకుంటూ గంగిరి ఎద్దులతో వచ్చే వారు ఉంటారు బుర్రకథ వారు వస్తారు ఇలాంటివన్ని వచ్చి వారికి మన ఇంట్లో ఉన్న బియ్యం కాని డబ్బులు కాని తిండి పదార్థాలు కాని వేయడం జరుగుతుంది ఈ రెండు రోజులు కూడా వారు నీసు అనేది తినరు పప్పు లేదా కూరగాయలు మాత్రమే తింటూ ఉంటారు అలాగే కనుమ రోజు వారు ఏదో ఒక కోడిని కాని మేకను కాని చంపి వారి దానిని తినడానికి ముందుకు వస్తారు అంటే కుటుంబంలో ఉన్నవారందరికీ కూడా నాటుకోడులు లేకపోతే మేకలు ఇలాంటివి అన్ని కూడా వండి ఆ పూజ చేసే దేవుడి గదిలో కొంచెం నైవేద్యంగా పెట్టి తర్వాత వీరు తిను తినే సమయానికి మొత్తం అందరు కూర్చుని నాటుకోడి కాని మేక కాని ఇలాంటివి తినడానికి ఇష్టపడతారు ఇంకా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో జరుపుకునేది ఏమిటంటే దసరా దసరా రోజు అది తొమ్మిది రోజుల పండుగ ఆ తొమ్మిది రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేస్తారు ఆ దేవతకి అలాగే ఆరోజు ఒ ఒక్కొక్కరు ఒక్కొక్క నైవేద్యం అనేది పెడతారు పెట్టిన తర్వాత అన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆఖరిలో అన్నప్రసాదం అన్న అన్నప్రాసన అనేది జరుగుతుంది అది ఒక గుడి దగ్గర అవచ్చు లేదా ఎక్కడైతే ఆ దేవతని పీఠంగా పెట్టారో అక్కడ కాని అన్నప్రాసన అనేది పెడతారు అన్న అన్న సమారాధన అన్న సమారాధన రోజు వారు చాలామందికి దాదాపు ఒక వెయ్యి మంది వరకు భోజనాలు అనేవి ఏర్పాటు చేస్తారు ఇంకా మనం చెప్పుకోవాల్సింది మంచి సాంస్కృతిక పండుగ ఏమిటంటే దీపావళి ఒకటి మన చిన్నతనం నుండి అందరు చేసుకుంటున్న పండుగ ఆరోజు నా నాటుకోడి కాని లేకపోతే కూరగాయలు ఏదో వాళ్ళ ఇంట్లో ఏది ఉంటే అది వండుకుంటారు అలాగే చిన్నపిల్లలు నుంచి పెద్దవారి వరకు అందరు కూడా జరుపుకునే పండుగ దీపావళి ఆ రోజు చిన్నవారైతే కాకరపూవత్తులు భూచక్రాలు చిచ్చుబుడ్డులు ఇలాంటివన్నీ వెలిగించి వారి సరదాగా సమయాన్ని గడుపుతారు అలాగే పెద్దవారైతే బాంబులు టపాకాయలు ఇలాంటివన్ని వేసి వారు ఆ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఆ దీపావళి రోజున ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఏదో ఒక దీపం అనేది వెలుగుతూనే ఉంటుంది అది ఒక ఆచారంగా అది ఒక సంస్కృతిగా మనకి చిన్నప్పడిని నుంచి వస్తుంది ఇంకా చెప్పాలంటే క్రైస్తవులు జరుపుకునే పండుగ ఉంటుంది క్రిస్మస్ అది డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున జరుపుతారు ఈ క్రిస్మస్ అనేది ప్రపంచమంతా కూడా జరుపుకునే పండుగ ఈ ప్రతి ఒక్కరు కూడా ప్రతి దేశంలో ఉండేవారు అలాగే ప్రతి భారతదేశంలో ఉండేవారు అందరు కూడా జరుపుకుంటారు ఈ క్రిస్మస్ అనే పండుగ ఆరోజున క్రిస్మస్ అనేది ఒక్క రోజు కాదండి మాములుగా చెప్తున్నాను ఇక్కడ డిసెంబర్ నెల మొత్తం కూడా క్రిస్మస్ వేడుకలు అనేవి జరుగుతాయి ఎక్కడో చోట ప్రతి ఊర్లోను ప్రతి రోజు ఏదో ఒక క్రిస్మస్ అనేది మనకు వింటూనే ఉంటాము ఆ రోజున ఉదయం అందరు కూడా యధావిధిగా తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని చర్చిలకు వెళ్తారు ఎందుకంటే చర్చ్లో ఆ దేవుని ఆరాధన అలాగే ఆయనను స్తుతించడం ఇలాంటివన్ని కూడా జరుగుతాయి ఇలాంటివన్ని జరిగినప్పుడు మనకి రాత్రులు కొన్ని కార్యక్రమాలు ఉంటాయంటే పిల్లలు యాక్షన్ సాంగ్స్ అని లేకపోతే పెద్దవారు స్కిట్లని ఇలాంటివన్ని కూడా జరిపి వారి వారి దేవుడిని ఆరాధిస్తూ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి ఇలాంటివన్ని చేస్తూ ఉంటారు